నేను అరకు వ్యాలీ టూర్కి వెళ్ళాము వెళ్ళినప్పుడు నేనైతే మా ఫ్రెండ్స్ అందరూ ముందుగానే అనుకున్న గమ్యాన్ని చేరిపోయారు ఫస్ట్ గానే వాళ్ళు వెళ్లిపోయారు ముందుగానే కానీ నేను ఒక్క పావుగంట లేట్ అవ్వడం వల్ల నేను వెనకబడిపోయాను ట్రైన్ అనేది మిస్ అయిపోయింది మిస్ అయిపోతే కానీ అప్పుడు నా కోసం వాళ్లు కూడా ఉండిపోయారు అప్పుడు ట్రైన్ అందరూ మిస్ అయిపోయాం కానీ తర్వాత బస్సులో వెళ్ళాం అరకు వ్యాలీ చాలా బాగుందండి ఆ సందర్భం అయితే నేను ఎప్పటికీ మర్చిపోను ఆ సంఘటన ఎందుకంటే చాలా మంచి అనుభూతి కలిగింది నాకు అదొక మంచి అనుభవంతో మిగిలిపోయింది ఎందుకంటే ఆ రోజు ట్రైన్ మిస్ అవ్వగానే మళ్లీ బస్ కెళ్ళి మేము బస్సులో ఆ ఘాటీ రోడ్ అంతా చూసుకుంటూ ఆ కొండలు అన్ని ఎగువ దిగువ ప్రాంతాలన్నీ చూసుకుంటూ వెళ్ళాం మాట అక్కడా ఉండే పల్లె చాలామంది పల్లెటూరి జనము వాళ్ళని చూసాం మాట వాళ్ళు చేసే పనులు కానీ వాళ్ళు కట్టుకున్న ఇల్లులు కానీ అవన్నీ మేము చూశాము అదే ఒకవేళ నేను ట్రైన్లో వెళ్లుంటే అదంతా మిస్ అయి ఉండేదాన్ని కానీ బస్సులో వెళ్ళడం వల్ల మేము ఇవన్నీ చూసుకున్నాం మాట చాలా ఆనందపడ్డాం నేనైతే చాలా ఆనందం ఇంగా చాలా మంచి ప్లేస్కి వచ్చాను అనే సంతోషం నాలో కలిగింది చాలా సంతోషపడ్డా అనమాట కానీ చాలా నా లైఫ్లో నేనూ పోయిన సంవత్సరం పొందుకున్న అనుభవం అంటే ఇదే అని నేను చెప్తాను ఎందుకంటే అంతా ఎగ్జైట్మెంట్తో వెళ్ళానో అలా కొంచెం బాధపడ్డాను తర్వాత మళ్లీ అన్ దానికన్నా వంద రెట్లు సంతోషపడ్డా అనమాట నేను ఆ అనుభవం ఎప్పటికీ మర్చిపోలేను నా జీవితంలో ఎందుకంటే అరకు వ్యాలీ ట్రిప్ అనేది నన్ను చాలా బాగా సంతోషపెట్టింది మాట మా ఫ్రెండ్స్ మేము అందరం అనుకున్న మాట అంటే ఫస్టు నిరాశపన్నా పర్లేదు మనము అనుకున్న దానికంటే ఇంకా మంచి మంచి ప్లేస్లు మనం చూశాము అని చాలా ఆనందపడ్డాము అక్కడక్కడ బస్సు కట్ట ఆపి టీ తాగడము మాకేమన్న కావల్సితే కొనుక్కొని తిండము అందులో బొంగు చికెన్ అనేది చాలా ఫేమస్ కాబట్టి బొంగు చికెన్ కాడ కొనుక్కొని తినడం అయితే అన్ని చేసాము అక్కడ మేము అరకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక సినిమా షూటింగ్ కూడా జరిగింది ఆ సినిమా షూటింగ్తో మేము హీరో హీరోయిన్స్తో మేం ఫొటోస్ కూడా మేము తీసుకున్నాంమాట చాలా బాగుంది అలా చాలా బాగా ట్రిప్ అంతా ఎంజాయ్ చేసి హ్యాపీగా ఇంటికి వచ్చేసాం అదొక మరుపురాని అనుభవం కింద నేను చాలా హ్యాపీగా చెప్పగలను